హలో నమస్తే అండి చెప్పండి అవునా అండి ఏమేం చేయాలండి సరేనండి ఇంకేంకావాలండి కబోర్డ్స్ అవి ఎలా కావాలండి మీకు అంటే చెక్కతో కావాలా లేకపోతే ఇంకా ఎలా అన్నా కావాలా సరేనండి ఇంకా టైల్స్ కావాలండి ఓ సరేనండి ఇంకా సీలింగ్ అన్నారండి డిఫరెంట్గా కావాలా అండి మీకు సీలింగ్ అండి సరేనండి నేను తర్వాత పెడతాను మీకు డిజైన్సు మీకు నచ్చిందేదో చూసుకుంటే మేమలా చేస్తామండి ఇంకా వాల్ పెయింటింగ్స్ అలాంటివి ఏమన్నా కావాలా అండి

ఎలాంటి పెట్టిస్తానండి ఎలాంటి పెయింటింగ్ అదే

సరే మేము ఫస్ట్ ఎప్పుడు రమ్మంటారండి కుదురుతుందండి రెండు అవుతుందండి అదేనండి డిస్కౌంటది చూసి మీకు అయ్యేలా చేస్తాంలేనండి చేస్తామండి సరేనండి సరేనండి మీకు ఎలా కావాలంటే అలా చేస్తామండి